నా పేరు వై నాగరాజ్ అండి నేను ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాను మరి ఏమి లేదండి విజయ్ గారు మా పాఠశాలలో పిల్లలకి బట్టలు కుట్టాలి ఈ ఊళ్ళో ఎవరు మంచిగా కుడతారు అని కాస్త వాళ్ళని వీళ్ళని కనుక్కుంటే అందరు మీ పేరే చెప్పారు నేను అందుకని కాస్త అందుకని మీ దగ్గరకి వచ్చాము

అ అ అదే అది విజయ్ గారు ఇక్కడ ఏంటంటే అండి మా పిల్లలకు ఒక్క నెలలో బట్టలు కుట్టాలి అండి అంటే కొంచం అంటే మరి ఆలస్యం అవ్వకూడదు మీరు ఎంత బిజీగా ఉంటారు మీరు ఇప్పుడు చెప్తుంటే మీరు చాలా రద్దీగా ఉంటారు అని అనిపిస్తుంది కాని మాకు మాత్రం ఒక నెలలో కుట్టాలి సార్ మరి అంటే ఎలా లేదన్నా రమారమి ఆరు వందల మంది ఉంటారు అండి అందులో రెండు వందల యాభై మంది అబ్బాయిలు మూడు వందల యాభై మంది అమ్మాయిలు

అంతే సార్ అవునవును అదే అదే

అంతే లేండి పర్వాలేదులేండి అంటే ఒక పదిహేను రోజులు పట్టచ్చు కదా అదే అదే సరే విజయ్ గారు అంటే మీరు ఒకసారి రేపు మా పాఠశాలకు వస్తే ఆ పిల్లలందరివి ఒకసారి మీరు మరి కొలతలు అవుంటాయి కదండి మీ లెక్కలు లావణ్యాలు అన్నీ తీసుకొని వస్తే రేపు అవన్నీ తీసుకోవచండి అందుకని అందుకని నేను దగ్గరికు వచ్చి మాట్లాడుతున్న మీతో అవునండి అవునండి విజయ్ గారు రేపు ఉదయం మీరు రేపు ఉదయం మీరు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి మరి మీరు అడ్వాన్స్ ఎంత ఇవ్వమ్మంటారో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాం అండి ఆయ్

అవునవునండి అవునండి అంత మేమే ఇస్తాం మేము తెచ్చుకుంటాం అండి ఆయ్

అదేలేండి అదే అండి ఆయ్ నంబర్ వన్ అండి అంటే మనం చెప్పవలసిన లేదండి ఒకప్పుడు మరి ఎక్కడ నూట యాభై మందితో ప్రారంభం అయ్యి ఈరోజు ఆరు వందలు ఏడు వందల మంది పైకీలకు విద్యా ర్థి విద్యార్ధినీలు చదువుకుంటున్నారు అంటే చిన్నపాటి కాదు కదండి పైగా ఇప్పుడు మీకు తేలింది ఏముంది అన్ని వ్యాపారాలలో ఎంత కాంపిటీషన్ ఉందో తెలియదు కానీ విద్యని వ్యాపారం చేసి చాలా మంది ఊళ్ళో చూసుకుంటే ఒక్క ఊళ్ళో నాలుగు ఐదు స్కూళ్ళు తక్కువ అనుకుంటే ఎక్కడికి అక్కడ ఇప్పుడు అంతా కూడా ఏమైయి పోయింది అంటే ఎక్కడికి అక్కడ కాంపిటీషన్ అండి పోటీతత్వం పెరిగిపోయినప్పటికి అయినప్పటికి కూడా ఇంకా మన స్కూల్కు వచ్చి ఈ తక్కువ ఫీజులు మన దాంట్లో పైగా ఉన్నతమైన విద్య ఇస్తాం అవన్నీ కాబట్టి ఈరోజుకి మమ్మల్ని వదలలేకపోతున్నారు అండి పేరెంట్స్

అవునవును అవునవును ఏమిటంటే ఇప్పుడు ఏమిటంటే ఇంక రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఇప్పుడు చాలా మందికి విద్య అన్నది ఎందుకు అందట్లేదు అంటే కారణం అదే

అందుకనే బాబు స్కూలుకు వెళ్ళిపోతున్నారు అందుకని అంటారు విద్యని ప్రాథమిక హక్కు అని ఒక ఒక ఒక వయసు వరకు అయినా చదువుకోకపోతే ఏమి అవుతదంటే వాళ్ళకి సరైన జ్ఞానం అవగాహన ఉండదు అండి ఉండదండి ఆ అహ చాల ఇంపార్టెంట్ అండి అందుకని బాగా చదువుకోవాలి పిల్లలందరు కూడా అందుబాటులో విద్య ఉండాలి యంటే మన లాంటి స్కూల్స్ ఉండబట్టి అదే ఆయ్ అదే మీరు ఒకసారి వస్తే మీకు అర్థం అయిపోతుంది అండి మా పిల్లలు ఎలా చదువుతున్నారో రేపు ఇరవై ఏడో తారీఖుమా స్కూల్లో చిన్న కార్యక్రమం జరుగుతుంది మీరు ఒకసారి వచ్చారు అనుకో మీకు చక్కగా మొత్తం అన్నీ కూడా అర్థం అయిపోతాయి ఆయ్ అవునవును మధ్యాహ్నం మీల్స్ మిడ్ డే మీల్స్ అన్నీ ఉన్నాయి

అవునవునండి అవును అలాగే అండి మీ ఆ వచ్చే అబ్బాయికి నా నంబర్ ఏమైనా ఇస్తారా

తొంభై నాలుగు యాభై ఏడు సున్నా ఒకటి ఇరవై ఐదు అరవై ఆరు ఓకే అదే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్